గ్యాస్ ఏజెన్సీ వాళ్లు షెడ్యూల్ డెలివరీ ఇదివరకులాగ అంటే ఇప్పుడు మారింది చాలా వరకు ఇంతకు ముందు ప్రొద్దున ఏడు గంటల నుండి పది గంటల వరకే అట్ల మాకు డెలివరీ అయ్యేది ఇది మేము బుక్ చేస్తే ఇప్పుడు అలాంటిది లేటుగా వస్తుంది రెండు గంటలకు మూడు గంటలకు అట్లా వస్తుంది దానివల్ల కూడ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము ఇంతకు ముందులాగ ఇప్పుడు డెలివరి లేదు మాకు ఒక కనెక్షన్ ఉండడం ఒక మొద్దు ఉండడం వల్ల కూడా గ్యాస్ బుక్ చేస్తే కూడా వారం రోజులు పది రోజులు అట్లా టైం పడుతుంది అలాంటప్పుడు మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది దీని వల్ల కూడా గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఎలాంటి ఎలాంటి కూడా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడంలేదు మాకు ఒక సిలిండరు ఉండడంవల్ల కూడా మాకు చాలా కష్టం అవుతుంది గ్యాసు అంత లేటుగా రావడంవల్ల కూడా గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఇదివరకు ఉన్నట్టుగా మంచిగా ఏడు గంటలనుండి పది గంటల లోపు కూడా మాకు డెలివరీ చేస్తే మాకు కూడా అందుబాటులో ఉంటుంది ఒక మొద్దు ఉన్నవాళ్లకు గ్యాసు మళ్ళీ పదో రోజులకు అలా వచ్చేసరికి మాకు కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొవాలి నిర్ణయం తీసుకోవాలి ఇంతకు ముందు వచ్చినట్టుగా అదే టైంకు వస్తే మాకు కూడా చక్కగా గాస్ అందుతుంది మేము కూడా ఇంట్లో పనులు చక్కగా చేసుకుంటు పిల్లల్ని స్కూల్ పంపించడం అలాంటివి మేము చేసుకుంటాం గ్యాస్ ఇలా లేటుగా రావడం వారం రోజులకు పది రోజులకు బుక్ చేసిన తరవాత రావడం వల్ల కూడా మాకు కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది చాలా కష్టంగా అనిపిస్తుంది ఖచ్చితంగా బుక్ బుక్ అయిన వెంటనే గ్యాస్ వచ్చేలాగ కూడా రావాల రావడం కూడా బుక్ అయిన వెంటనే గ్యాస్ వస్తే చాలా బాగుంటుంది అని కూడా మేము అనుకుంటున్నాము ప్రొద్దున గ్యాస్ రావడం కూడా మాకు కావాలి అనుకొని కోరుకుంటున్నాం